ఋతుక్రమం అనేది ఒక సాధారణమయిన జీవప్రక్రియ అట్లనే పునరుత్పత్తికి ఆరోగ్యానికి కీలమయిన సంకేతం అయినా కూడా అనేక సంస్కృతులలా దీన్ని ప్రతికూలంగా అవమానకరమయినంగా లేదా మురికిగా పరిగణిస్తారు దీన్ని ఏదేని ఋతుక్రమాన్ని ఋతుస్రావం చుట్టు కొనసాగే నిశబ్దం ఇంట్లో మరియు పాఠశాలలో కూడా సమాచారానికి పరిమిత ప్రాప్యతత కలిపి లక్షలాది మంది స్త్రీలు మరియు బాలికలు ఋతుస్రావం సమయంలో వారి శరీరానికి ఏమి జరుగుతుందో మరియు దానిని ఎలా ఎదురుకోవాలో చాలా తక్కువ అవగాహన ఉంటుంది అయితే ఋతుపరిశుభ్రత తీవ్రంగా పరిగణిస్తారు ఫస్టూ సంస్కృతిలా ఋతుక్రమాన్ని ఎందుకూ మురికగ చూస్తారు అంటూ అంటుకోకుండా చూస్తారు అంటే ముఖ్యంగా హిందూ సంప్రదాయంలో ఎవరయితే ఆడవారు ఋతుక్రమం వస్తుందో వాళ్ళని ముట్టుకోకుండా అంటుకోకుండా ఉంటారు అలానే గుళ్ళకు ఏదన్నా శుభకార్యాలు జరుగుతున్నప్పుడు దేవుడి పూజలు గట్లా అట్లాంటివి జరుగుతున్నప్పుడు వాళ్ళని రానివ్వరు వాళ్ళని అంటరాని వాళ్ళలాగా చూస్తుంటారు అలానే మా సంస్కృతిలో కూడా అలానే చూస్తారు కాకపోతే నాకు తెలిసింది ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్క ఆడమ్మాయికి ప్రతి నెలా వచ్చేదే ఋతుక్రమం అంత మాత్రాన వాళ్ళని మనం అంటుకోకుండా ముట్టుకోకుండయితే ఉండం కదా కాకపోతే ఇప్పుడు మా ఇంట్లో నేనట్లుంటగాని మా సంస్కృతి కోసం అడుగుతున్నారు కాబట్టి సంస్కృతి కోసం చెప్పాలంటే అందరూ అలా ఉండరు ముట్టుకోకుండా సెపరేటుగా ఒక రూమ్లా ఆమెను ఉంచి ఆమెకు నాలుగు రోజులు ఆమెను ఎవ్వరిని ముట్టుకోకుండా చూడకుండా ఆమె ఎవ్వరిని ముట్టుకోకుండా దూరం ఉంచామే కారణము కాని అదంతా సెపరేట్ ఇస్తారు మనతోని కలిసి ఉండనీయరు తిరగనీయరు అలా చేస్తారు బైస్ట సా సమయంలో ఆడవారు పాటించిన నియమాలు ఏమన్నా ఉన్నయా అంటే అయితే ఋతువు పరిశుభ్రత తీవ్రంగా పరింగ పరిగణించాలే ఎందుకంటే మనం మన ఋతుసమయంలో పరిశుభ్రత గురించి సరయిన జాగ్రత్తలు తీసుకోకపోతే మనకు చాలా అనర్థాలు ఎదు ఎదురవుతాయి కానీ ఋతు పరిశుభ్రత సంరక్షణకు ప్రాపత్యం లేకపోవడం రోజువారి జీవితంలా జీవితాన్ని చాలా కష్టంగా చేస్తుంది ప్రతీ ఒక్కరికి ఒకేరకం అయిన ఋతుస్రావ అనుభవం లే లేకుంటుంది ప్రతి ఒక్కరూ తమ ఆరో ఆరోగ్యకాలాన్ని ఆరోగ్యంగా ఎలా నిర్వహిస్తరో అర్ధం చేసుకోవడానికి చాలా ముఖ్యమైనది ఋతు పరిశుభ్రతకు నిర్వహణలకు ముఖ్యంగా కొన్ని లక్షణాలు అంటే అంశాలున్నాయి ఋతుక్రమ ఉత్పత్తులను తగిన సరఫరా అలానే నీరు మరియు సబ్బు సులభంగా అందుబాటులో ఉ ఉన్న ఉండడము పీరియడు అంటే ఋతుక్రమం పరిశుభ్రత ఉత్పత్తుల కోసం సురక్షమయిన పారవేయడం ఎంపికలు అంటే దాన్ని మనం యో మనమేదయితే బట్టనన్నా లేకుంటే ప్యాడ్స్ అన్నా వాడుతాం కదా దాన్ని జాగ్రత్తగా పడేయాలి ఋతుసంబంధ ఆరోగ్యవిద్యకు కొంచెం దా తెలుసుండాలి అందరికి అవగాహన ఉండాలి అన్నట్లు బహిష్ట కాలంలో సంరక్షణ పరిశుభ్రత పైన ఉపయోగకరమయిన కొన్ని చిట్కాలు నేను మీతో చెబుతాను అంటే పంచుకుంటా ప్రతీ కౌ కౌమారదశ అంటారు దీన్ని కౌమారదశ అంటే ఋతు ఇది టీ అడల్ట్ సెన్స్ అంటరు ఇంగ్లీష్లో దాన్నీ అంటారు కదా అట్లా టీనేజు దాంట్లో ఉన్న ప్రతి బాలిక లేకుంటే స్త్రీ సమస్య లేని పిరియడ్ కలిగి ఉండేందుకు మంచి ఋతుప్రభావం గురించి అవగాహన కలిగి ఉండాలి బహిష్ట పరిశుభ్రతకు నిర్వాహణ కోసము స్త్రీ జననేంద్రియ నిపుణులు ఐ మీన్ అంటే ఐ మీను అదేమంటరు దాన్నీ డ గైనకాలజిస్టు మేడాలను వాళ్ళను కలవా కలవాలి అన్నట్ల పరిశుభ్రత కోసము ఉత్పత్తులు మంచి ఋతు పరిశుభ్రత ప్రధాన అడ్డంకికి అందుబాటులో శానిటరి ఉత్పత్తులు కాని మహిళలకు మరియు బాలికలు కొన్ని మరిన్ని ఎంపికలు ఇప్పుడు మార్కెట్లో అందుబాటులోకి వస్తున్న అన్ని వస్తువులు స్త్రీ శానిటరీ న్యాప్కిన్లు మెన్సురల్ కప్పులు అట్లాంటివన్నీ కోసం అవగాహన ఉండాలే ప్రయోజనం కూడా పొందవచ్చు దాంతో మనం ఈ ఈ ఉత్పత్తుల యొక్క సోషనరేట్లు విస్తృతంగా మారుతా ఉంటాయి శానిటరీ నేప్కిన్లు మరియు రోంపన్లు కంటే మెన్సురల్ కప్పులు ఎక్కువ కాలం ఉంటాయి ఇవీ ఇప్పుడు శానిటర్లీ కాని వేరే అన్ని నేప్కిన్లు అవన్నీ ఏందంటే అవి మనం వాడి పడేస్తాం కాబట్టి దది భూమిలో కలవదు దబ్బున కలవక ఇప్పుడు సోయిల్ పొల్యూషన్ అంటే భూమి కాలుష్యం ఏర్పడుతుందది మనకు ఇప్పుడు అదే మెన్సురల్ కప్పు మనం వాడినాం అనుకో దాన్నీ రీయూజ్ చేసుకొనే అవకాశం ఉంటుంది మనకు కాబట్టి దా దాన్ని మళ్ళీ వాడచ్చు కాబట్టి అది కొంచెము దాన్ని ఏమంటరు ప ప్రకృతికి జరా అది మంచిది అన్నట్లు క్రమం తప్పకుండా మార్చాలి మనం అంటే యోని అంటే మన యోని ఉంటుంది కదా యోని నుండి రక్తం బయటకి పో వెళ్లిన తర్వాత అది శరీరంలో సహజ జీవులు మరియు గాలిద్వార కలుషితమయ్యే అవకాశముందని ఆడవారు తెలుసుకోవాలి అంటే మనం తెలుసుకోవాలి ఆడవాళ్ళు ఒంటరిగా వదిలేస్తే యోని బ్యాక్టీరియా ప్రమాదకంగా ప్రమాదకరం కాదు కాని రక్తం మరియు చెమటతో నిరంతర సంబంధంలోని యూటీఐ చర్మసమస్యలు మరియు మరిన్ని ఎన్నో అక్కడ యోనికి సంబంధించిన కొన్ని చిన్న చిన్న ఇన్ఫెక్షన్లాగా అవుతుంది మనకు రక్తస్రావం ఎక్కువా అయితే ప్రతీ ఆరు గంటలకొకసారి ప్యాడ్ను మనం మార్చుకోవాలే ఏదయితే వాడుతున్నామో అది మెన్సురల్ కప్పుగాని అదంతా వాడి దాన్నీ యూ మరలా మార్చుకోవాలనేట్టయితే పది గంటలే కొందరేంజేస్తరంటే ఆరు గంటల కంటే ఎక్కువ పది గంటలు పన్నెండు గంటలు గూడా వాడతారు దానివల్ల ఇన్ఫెక్షన్లు ఎక్కువయితాయనమాట సరిగా కడగాలి ఇంకొకటి మూడో విషయము ఋతువు పరిశుభ్రతకు కాపాడుకోవలసిన స్త్రీలు సప్ప తప్పనిసరిగా యోనిని శుభ్రం చేసుకోవాలె యోని నుండి మలద్వారం వరకు శుభ్రం చేసుకోవాలి రివర్స్ చైర్ అంటే చేయడానికి బదులుగా రివర్స్ర్స్ చేయడము వ్యతిరేఖ కదలికల యోని ప్రవేశద్వారంలో ప్యాడ్లు సూక్ష్మజీవులు జమచేయడానికి కారణం కావచ్చు యోని ఉత్పత్తులలో పోలిస్తే గోరు వెచ్చని నీటి వి జన జననాంగాల నుంచి మార్గంలో శుభ్రమా శుభ్రపరుస్తుంది కొత్త పా ప్యాడ్ని ఉంచేముందు దుర్వాసన వచ్చి రక్తాన్ని తొలగించడానికి యోని మరియు లాభ్యలను మంచిగా తుడిచి నీటిగా వేరే కొత్త ప్యాడ్ను కాని న్యాప్కిన్ని కాని బట్టనుగాని మనం ఏదయితే వాడుతామో దాన్ని వాడేముందు మంచిగ కడుక్కోవాలి రెగ్యులర్గా స్నానం తీసుకోవాలి చేసుకోవాలి అన్నట్లు అంటే ఇప్పుడూ ప్రతిరోజు స్నానం చేసుకోవాలి వీలయితే రెండు సార్లు కూడా స్నానం చేసుకోవాలి పీరియడ్ సమయంలో రెగ్యులర్గా స్నానం చేయకపోవడం వల్ల ఉబ్బడం మరియు దుర్వాసన అనిపిస్తది మరియు మీరు దద్దుర్లు రావడం కూడా కారణమయితది స్త్రీ భాగాలను శుభ్రపరుచుకోవడం వల్ల కలిగే స్పష్టమయిన ప్రయోజనం పక్కన పెడితే గోరువెచ్చని స్నానం మానసికస్థితిని కూడా స్థిరంగా ఉంచుతుం ది కండరాలు కూడా తిమ్మిరిలు మరియు వెన్నుపూస నుంచి వచ్చే నొప్పి కడుపునొప్పి కాని అవన్నీ ఉండవు సరైన సరైన పారవేయడం అంటువ్యాధులు వ్యాప్తి చెందకుండా నిరోధించాలంటే డా ఉపయోగించిన శానిటరీ నాప్కిన్లను తగినా ప్లేస్లలో పడేయాలి మీరు ఉపయోగించే రుమాల్ డంప్చేసే మరియు తాకే అవకాశము కాబట్టి చేతులను సరిగ్గా కడుక్కోవాలి మరియు ప్యాడ్ లేదా టాంపండ్ ఫ్లష్ చేయడం ఎందుకంటే దానిని టాయిలెట్లలో అది వా మనము వెస్టర్న్ వాడితే దాంట్లో ఫ్లిజ్ చేయవద్దు అవి మూసుకుపోతాయి అనమాట అలా చేయవద్దు దానివల్ల కూడా అది మూసుకుపోయి దానినుండి మళ్ళీ దుర్వాసన వేరే సమస్యలు ఎదురుకుంటాం సా అయితే శానిటర్ సామాగ్ని సరిగ్గా ఎట్లా నిల్వచేయాలో జూసుకోవాలి బహిష్ట పరిశుభ్రత మరియు సరైన నిల్వా అమరికల అమరికలల్లో ఒకదానితో ఒకటి కలిసుంటాయి మీరు శుభ్రమైన పోర్టబుల్ పర్స్ లేదా పేపరు బ్యాగు మ మృదువైన టవల్ కొన్ని పేపర్ టిష్యూలు లేదా టవల్లు మరియు ప్రతి ఆరుబయట మార్చడానికి హ్యాండ్బ్యాగ్ శానిటర్లు కలిగి ఉండాలి మహిళలకు బయటికి వెళ్ళేటప్పుడు మూత్రశాలలు ఇన్ఫెక్షన్లు రాకుండా ఉండాలంటే వారు వారు శుభ్రమయిన జాగ్రత్తలు తీసుకోవాలి నిర్ నిద్ర నిర్దారించుకోవడానికి అన్ని వయసు వ వయసు గల అమ్మాయిలు తమ పిరియడ్ సమయంలో ఉపయోగకరమయిన చిట్కాలను పాటించాలి ఇప్పుడు నేను చెప్పినవి ఏవయితే చిట్కాలు ఉన్నాయో వాటిలో కొన్ని మనం పాటించాలి తక్కువ అదే స్త్రీలు ఎదుర్కోవలసిన ప్రతి ముఖ్యమైన సమస్యలు ఋతుక్రమంలో పరిగణిస్తాం ప్రతి స్త్రీకి సరైన ఋతు పరిశుభ్రత యొక్క విలువ విలువలను మరియు మిమ్మల్ని మీరు సరిగ్గా చూసుకోవడం ద్వారా వచ్చే ప్రతిఫలాలను నేర్పించాలి బహిష్ట ఆరోగ్య అవగాహన అనేది పాఠశాలలో కూడా నొక్కి చెప్పాల్సిన విషయమే ఇప్పుడు మనం అది ఒక ఎడ్యుకేషన్ అనేట్టా ప్రతి స్కూలల్లా అప్పుడు ఎలాంటి సమస్యలు ఎదురుకుంటారు వాళ్ళకి కొంచెము మానసికంగా ఒత్తిడి గురైతారు పిల్లలు దాని నుంచి మనం బయటికి తీసుకురావలసిన బాధ్యత ప్రతి ఉపాధ్యాయుని మీద ఉంటుంది నాకు తెలిసినంత వరకు ఋతుక్రమ ఆరోగ్యం గురించి సానుకూలపు మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని యుక్తవయసులో ఉన్న అబ్బాయిలకు కాని అమ్మాయిలకు అందరితో పంచుకోవాలి ఇది ఇప్పుడూ ఆడవాళ్ళు మాత్రమే తెలుసుకోవాలని లేదు ఎందుకంటే ఆడవాళ్ళకు మాత్రమే పీరియడ్స్ వస్తాయి వాళ్ళు మాత్రమే నొప్పి అనుభవించాలంటే సమాజంలో బయటికి రేపు వెళ్ళినప్పుడు మగపిల్లలకు అర్థంకాకుంటే వాళ్ళు మనల్ని మంచిగా ట్రీట్ చేయరు అన్నట్ల ఇప్పుడూ బస్సే ఉదాహరణకు బస్లు ఎక్కినాము నువ్వు పీరియడ్స్లో ఒక అమ్మాయి ఉంది ఎవరో ఉన్నారు ఆడవాళ్ళు పీరియడ్స్ ఉన్నారు మగవాళ్ళు కూర్చున్నారు అనుకో వాళ్ళకు ఇబ్బండి అవుతుంది మనకు ఆరోగ్యంలో సమస్యలు ఇప్పుడు ఋతుక్రమం అప్పుడు మనకు కడుపు నొప్పి కాని నడుం నొప్పి వస్తే మీకు మనము ఫ్రీగా వాళ్ళతోని చెప్పుకోలేక ఏదేదో హత్యజేసినట్లగా మనము ఫీల్ అవకుంటే మనము చెప్పకుండా నొప్పి ఉండి కళ్ళు తిరిగి పడిపోతున్నా అమ్మాయిలను కూడా మనము చూసుకుంటాం ఈ కాలంలో అదే అబ్బాయిలకి అవగాహన ఉందనుకో ఏ అమ్మాయికయినా సరే సీటియ్యాలి కూర్చోవాలి వాళ్ళకు వారే ఇప్పుడు ఈ సమస్య ఉంటదిరా అందుకని వాళ్లకు తెలుస్తుంది అన్నట్ల ఋతుక్రమ ఆరోగ్యం గురించి ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి ఇంకొకటి స్త్రీ జననేంద్రియ సమస్యల గురించి కూడా మంచి అవగాహన ఉండాలి ఎందుకంటే ఈ కాలంలా చాలా మంది సరయిన ప్యాడ్లు వాడక ఎక్కువ సమయం దాన్ని ఆరు గంటలకే లోపే మార్చుకోలేక అట్లే పెట్టుకొని బ్యాక్టీరియ ఇన్ఫెక్షన్ అదంతయి దాని ద్వారా పిల్లలు కలగకుండా ఎంతో మంది కేసులు మనం వినుకుంటూ ఉన్నాం ఈ రోజులలో అట్లాంటివి జరగొద్దంటే అవగాహన అనేది కలిపించాలె ప్రతి ఒక్కరు ఇదీ పరిశుభ్రంగా ఉండాలే ఇది అందరికి వస్తుంది అని ఫస్టు మనము వాళ్ళని మానసికంగా గట్టిగా గట్టిగా చేసి ప్రతి అందరికి వస్తుంది అమ్మా ఇదేమి గుబులుపడే మాటకాదు ఇది ఏమి విషయమేం కాదు మనం మంచిగా ఉంటే చాలమ్మా మంచిగా ఉండాలే ఆరోగ్యంగా ఉండాలే మనం మంచిగా మార్చుకోవాలే స్నానం చేయాలి రెండు సార్లు వీలయితే బయటకు వెళ్ళినప్పుడల్లా ఒక ప్యాడు వెనక పెట్టుకొని పోవాలె నీట్గా ఉండాలే దానివల్ల వెనక మరకలు పడకుండా మంచిది వాడాలమ్మా అని మనం అవగాహన కల్పించాలా అనేది నా ఉద్దేశ్యం ఇవన్నీ చిట్కాలు పాటించుకుంటుంటే చాలా మంచిగా ఉంటుంది ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉంటారనీ నా అభిప్రాయం ధన్యవాదాలు